నేను ఈ మధ్యనే ఒక ఆర్డర్ను అయితే ప్లేస్ చేసాను అది దేనికి సంబంధించి అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్కి కాకపోతే అది నేను ఆర్డర్ చేసిన ఏది ఏ విధంగా ఉంది అంటే క్వాలిటీ అనేది ఏమాత్రం కూడా వాళ్లు ప్లస్ స్పెసిఫికేషన్లో లేదు ప్లస్ ఇంకొకటి ఏమిటంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫీట్స్ కూడా అందులో ఎక్కువగా ఉన్నాయి నేను ఆర్డర్ చేసింది యాస్ ఇట్ ఈజ్ నేను అనుకున్న నీతి లోని ఆ ప్రోడక్ట్ వస్తుందని అనుకున్నాను కానీ అది ఆ విధంగా లేదు అలాగే నేను ఎక్కువగా అందులో ఉన్న మెయిన్ డ్యామేజ్ ఏమిటంటే అది ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేది నేను ఎక్కువగా ఛార్జింగ్ పెట్టి వాడుతున్న చార్జింగ్ పెట్టిన తర్వాత కూడా దానికి చార్జింగ్ టైం కాని ఆ బ్యాటరీ లైఫ్ కానీ ఎక్కువగా నిలబడడం లేదు చార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా స్లో డౌన్ అవుతుంది ఫాస్ట్గా డౌన్ అయిపోతుంది దానివల్ల నేను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది ఎక్కువ ఎక్కువ సేపు ఉపయోగించడం లేదు అస్తమానం కూడా ఎక్కువగా చార్జింగ్ పెట్టడం వల్ల అలాగే చార్జర్ అలాగే చార్జర్ బ్యాటరీ అనేది డ్రైన్ అయ్యే అవకాశం ఉంది నేను అయితే ఈ ఆర్డర్ని అంతగా సాటిస్ఫై అవ్వలేదు